నాకు నిజంగా ఆలోచింపజేసే చాలా పుస్తకాలు చదివాను కానీ నాకు గుర్తున్నహెరెల్డ్ క్రైస్ట్ ద్వారా ది డిస్కవరీ ఆఫ్ హిప్స్టర్ ఇది ఒక సాధారణ యువకుడు తన జీవితంలో ఒక తిరుగుబాటును ఎదుర్కొన్నప్పుడు ఒక చిన్న నగరంలో జరిగే కథ ఈ పుస్తకం నాకు చాలా ఆలోచనలు తీసుకొచ్చింది ప్రధానంగా ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఒక తిరుగుబాటును ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు అది సరైనది నేను పుస్తకాన్ని చాలా ఇష్టపడ్డాను ఎందుకంటే ఇది చాలా రిలేటబుల్ మరియు ప్రేరణ ఇచ్చే కథ నేను బుక్ రీడింగ్ క్లబ్లో చేరలేదు కానీ నేను ఒకటిలో చేరడం ఆసక్తికరంగా ఉంటుంది నేను ఇతరులతో పుస్తకాలను చర్చించడానికి ఇష్టపడతాను మరియు నేను క్రొత్త పుస్తకాలను కనుగొనడం కూడా ఇది నాకు సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను మరియు నేను చదివిన ఇంకొక పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జార్జ్ ఆర్వేల్ ఈ పుస్తకం ఒక భవిష్యత్తులో సెట్ చేయబడింది ఇక్కడ ప్రభుత్వం ప్రతీ ఒక్కరి జీవితాన్ని నిర్ణయిస్తుంది పుస్తకం ప్రజల భావోద్వేగాలు మరియు ఆలోచనలను నియంత్రించడానికి ప్రభుత్వం ఉపయోగించే టెక్నాలజీ గురించి ఒక భయంకరమైన చరిత్రని వేస్తుంది పుస్తకం ప్రజలు తమ స్వేచ్ఛను రక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక హెచ్చరికగా పరిణమించబడుతుంది ఈ పుస్తకం చాలా ఆలోచింపజేసేది ఎందుకంటే ఇది ప్రభుత్వం ప్రజలపై ఎంత శక్తివంతమైన మైనది అవుతుందో చూపిస్తుంది పుస్తకం ప్రజలు తమ స్వేచ్ఛను రక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక హెచ్చరికగా పరిగణించబడుతుంది అలాగే నాకు నిజంగా ఈ పుస్తకాలు చాలా ప్రేరణను మరియు నిజంగా ఆలోచింపజేసే అవకాశాన్ని ఈ పుస్తకాలు నాకు ఇచ్చాయి